నా కోఆర్డినేటర్ క్వశ్చన్ అడిగిన ప్రశ్న ఏంటంటే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు మా ఫ్యామిలీలో మా అమ్మ మా నాన్న మా అక్క నేను ఉంటాను మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్న పేరు శీను మా అక్క పేరు రమ్య నా పేరు లక్ష్మి